ఏంటి వాసుగారు అలా కుర్చున్నారు వాసుగారు చెప్పండి ఏంలేదండీ ఇగో ఎ ఎయ్యో కొట్టుదగ్గరకి వెళ్ళమన్నారండి మా ఇంట్లోవాళ్ళు ఇలా వచ్చాను యేండి మర్చిపోయానండి అదే వత్తునానాగండి ఏంది న్యూస్ చాన్లా ఈ మధ్యన చాలా ఎక్కువ అయిపోయాయండి బాబా ఇంటింటికీ వచ్చి మరి పేపర్లు ఎయించుకో అయ్యే ఏయించుకో న్యూస్ చానె న్యూస్ పేపర్లని పెడుగుతున్నారు జీవితం ఏమి ఒకడొత్తాడు ఒకరోజు సాక్షివత్తాడు సాక్షి లేకపోతే ఒకరోజు ఈనాడు ఆ ప్రజా ప్రజాప ప్రజాప్రతి అంట ఏదో పేపర్ కొత్తది అదొకటంట అదొకటొచ్చింది లోకల్ ఛాన్లోడు ఎ ఏఅయినా ఒక్కొ పేపర్లో ఒకొక్క న్యూస్ ఉంటుందండి ఏ ఒక ఈ టీవీ ఛానల్లు కూడా అంతే ఈటీవీ అని మాటీవీ అలా ఏంటివి టీవీనైను ఎన్టీవీ ఈ సాక్షి వచ్చేసి వైఎస్ఆర్ అనుకోవచ్చు ఎబిఎన్ ఏమో తెలుగుదేశం అనుకోచ్చు ఈ ఎన్టీవాడు సుమన్టీవోళ్ళకి వీళ్ళకేమయిందండి ఏం తొందరొచ్చిందో ఆయ్ ఏమో మొ మొత్తం ఎం చాలా ఛానల్లు వత్తునాయండి బాబోయ్ ఎన్ని ఛానెల్ అంటే

ఇన్ని టీవీ ఛానల్లు ఎట్టుకుని వాళ్ళకేమయిన మిగులతాయి ఏవత్తందంటారండి దాంట్లో ఏమన్నా మిగులతంద అంతా అలాగా ఏందో వాల్లది వ్యవహారాలని కప్పించుకోడానికి ఇలాంటోల్ని అడ్డేట్టుకుంటారు వీళ్ళకి ఏమయిందండీ ఏమయిందండి వీళ్ళకేమో డబ్బులు కావాలి మొత్తం అన్నింటి కన్నా పాపులర్ అయిపోయినాయి ఈ టీవీనైను సాక్షి అండి బాబు న్యూస్ పేపర్లేమో సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు మరీ ఫేమస్ అయిపోయినాయండి ఈ మూడును ఎక్కువ ఎక్కడ చూసిన అయ్యే ఉంటున్నాయి సరేండి అయితే మళ్ళీ ఇంట్లో సామాన్లు పట్టుకెళ్ళాలి వెళ్తాను ఆయ్